మేడం గారా అండి ఓకే మేడం ఓకే ఓకే మేడం అయితే మీరు ఏ టైంకి వస్తారండి అదే ఏ డేట్ని వస్తారు మీరు ట్వంటీ ఫిఫ్త్ని అయితే వస్తారండి ఓకే ఎంతమందండి ఓకే మేడం మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ఎక్కడెక్కడ తిరగాలనుకుంటున్నారండి ఏదైనా అనుకుంటున్నారాండి అయితే మేడం ఏం లేదు అంటే మేము షెడ్యూల్ రెడీ చేస్తాము అంటే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటని చెప్పి అదే మేడం మీకు నేను చేసి పంపిస్తాను నేను అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడం అయితే మేము అసలు ఎంత అవుతుంది ఏంటి మొత్తం అన్నీ కూడా మీకు రాసి పంపిస్తాను మేడం నేను ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం అది మీరు అక్కడ ఫుడ్ కూడా ఎకామిడేషన్ అంతా మేమే మీకు ప్రొవైడ్ చెయ్యాలా మేడం ఓకేనా అండి అయితే అయితే మేడం మీరు సిక్స్ డేస్ ఉంటారు కాబట్టి సిక్స్ డేస్ షెడ్యూల్ మీకు పంపిస్తాను నేను అంటే మేము ఎలా అంటే త్రీ డేస్ డివోషనల్ టెంపుల్స్ అని అవని ఇవని మేము తిప్పుతాము మేము ఒక త్రీ ఆ త్రీ డేస్ డివోషనల్ అంటే మామూలుగా టెంపుల్స్ అన్నీ అలాంటివి మేము తిప్పుతామండి మిగతా మూడు రోజులు మేము మామూలుగా ప్లేసెస్ తిప్పుతాం మేడం అంటే మామూలు టూరిస్ట్ ప్లేస్ అలా ఉంటా ఉంటాయి అక్కడ మీకు ఉండటానికి స్టే గట్రా ఓకే మేడం ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ